నమస్కారం అండి బషీర్ గారు ఏంటి కనపడ కనపడమన్నారు అంట చిన్నవి వేద్దామనుకుంటున్నారా ఫ్లాట్ అయితేనే బెటర్ అండి ఫ్యూచర్లో ఏ ఇబ్బంది ఉండదు ఏదైనా మీరు పెంచుకోవాలన్నా కట్టుకోవాలన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది

ఏముందండి ఇప్పుడు ఇసుకే ఓ రెండు మూడు యూనిట్లు వేయించుకుంటే మనకు ఇంచు మించు భీమ్ కింద భీముల వరకు వచ్చేస్తుంది కదా స్లాబ్ వరకు వచ్చేసినా మనం తరువాత వర్క్ తరువాత చేసుకోవొచ్చండి ఒక రెండు మూడు యూనిట్లు తీపిచ్చుకుంటే సిమెంట్ అవి వచ్చినాయా ఏమి నేను మాట్లాడుతాను అండి అదంతా మంచిగా వెళ్దాం హు సరే అండి వెళ్దాం అదే అండి నేను మాట్లాడుతాను అండి మరి సిమెంట్ వచ్ఛేసి ఇదే వేసుకుంటారా మరి మీరు తక్కువలో వేయించమంటారా కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదా అల్ట్రాటెక్ కాని నాగార్జున కాని రెండు బాగానే ఉంటాయండి మరి ఏదో ఒకటి వేద్దాం అంటే ఒకే అంటే ఒకే అల్ట్రాటెక్ అయితే మంచిదండి అది వేయించేద్దాంలే ఇంక అదేగా ఇప్పుడు సీలింగ్ అంటారా అసలు ముందు మీరు ఏ రకంగా కట్టాలనుకుంటున్నారు సింగిల్ రూమా లేదా ఒక డబల్ రూమ్ లక్కుందామన చిన్నగా ఒక రూమ్ కింద ఆ రూమ్ కింద అయితే శుభ్రంగా దానికోక ఒక రూమ్ కట్టించేసుకొని స్లాబ్ వేయించేసుకొని నేట్గా సీలింగ్ చేయించేదాం అండి ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఎవరొచ్చిన ఈ లైట్స్ అట్లా మంచిగా పెట్టించుకుంటే అన్ని అన్ని మనం చూద్దాం అండి అన్ని మనం చూసి మాట్లాడేద్దాం ఆ ఓవరాల్గా అయితే మామూలుగా ఈ తాపీ మేస్త్రి వర్క్ అయితే ఈ స్లాబ్ వేసి మీ చేతికి ఇవ్వటానికి ఒక లక్ష రూపాయలు దాకా అవ్వొచ్చండి ఆ తర్వాత ఇంటీరియర్ వర్క్స్కి ఆ సీలింగ్కి ఆ ఎలక్ట్రిషన్ కొన్ని ఎలక్ట్రికల్ సామాన్లకి వాటికి కలిపి ఒక యెభైవేలు అవ్వొచ్చచు పెయింట్లు వాటికి ఎలక్ట్రిషన్కి ఒక్కటే కాదు ఇంకా సిల్ సీలింగ్కి ఎలక్ట్రిషకిన్కి పెయింట్స్కి వాటికి కలిపి ఒక యాభై అరవై వేలు అవ్వుద్దండి అన్నిటికి ఎలక్ట్రిషన్కే కాకుండా మీకు ఓవరాల్గా ఒక లక్ష యాభై అరవైలో అయిపోతుంది అయిపోతుంది లేదండి లేదండి మ మంగళం స్టీల్ అని ఒకటి ఉంటుందండి అది వేయించేద్దాం లెండి అది మంచిదే వైజాగ్ స్టీలు కాని అది కాని ఆ రెండిట్లో ఏదో ఒకటి వేద్దాం మీరా ఆ ఇబ్బంది ఏం పడకండి ఆ విషయంలో నేను చూసుకుంటాను అవి అన్ని మీరు ఓ లక్ష యాభైలో అరవైలో అయిపోతుంది మంచిగా స్లాబ్ చిన్న రూమ్ వేయించేసుకుందురు కానీ సరే నండి ఉంటాను